ఈ మధ్యకాలంలో ఒక వస్తువుని కొందామని దాని వివరాల గురించి అంతర్జాలంలో ఎంతగానో శోధించి చివరికి ఆ వస్తువుని కొనడం జరిగింది కానీ తీరా ఆ వస్తువు నాకు అందిన తరువాత దాని పనితీరు చూసి నాకు అంతగా నచ్చకపోయే సరికి దానిని తిరిగి పంపేయవలసి వచ్చింది దానికి నేను ఎంతగానో చింతించాను నా సమయాన్ని వెచ్చించి అంతర్జాలంలో కొన్ని గంటలపాటు శోధించి చివరికి సమయం వృధా చేసినందుకు నాకు ఎంతగానో బాధ కలిగించింది